నేను సంగీతం గురించి అయితే సంగీతం వాయిద్యాలు తబలా వాయించే వాడిని తబలా వాయిద్యం చాలా బాగుంటుంది అలాగే దాంట్లో మరెన్నో పాఠాలు ఉంటాయని నేర్చుకోవడం ద్వారా ఒక పాట పాడినప్పుడు ఆ సంగీతం ఆ వాయిద్యం వాయిస్తున్నప్పుడు చాలా మధురంగా ఉంటుందండి అలాగే ఇంకా దాన్నుంచి ఫ్యాడ్ కూడా నేర్చుకోవాలనుకుంటున్నాం ఫ్యాడ్ కూడా మంచి వాయిద్యమే ఇలాగే ఎక్కువ వాయిద్యాలు మరి నేర్చుకోవాలనేక అభిప్రాయం ఉండేది అయితే కొంతవరకు నేర్చుకోవడం జరిగింది ఇంకా కొత్త కొత్తగా ఫ్యాడ్ అని కీబోర్డ్ అని నేర్చుకోవడానికి కూడా మరి అభిప్రాయం అయితే ఉంది కానీ మరి సమయం అనేది కుదరట్లేదు సంగీతం అయితే తబలా సంగీతం చాలా బావుంటుందండి అవన్నీ కూడా మరి అందులో కాలాలు ఉంటాయి మరి ఆ యొక్క టెంపో అంటే త ఏ పాటకి ఏ విధంగా వాయించాలని బిట్లు కూడా ఉంటాయి చక్కగా అన్నీ నేర్చుకున్నప్పుడు ప్రతీ పాట కూడా ఎలా వాయించాలో ఏ పాటకి ఏ విధంగా వాయించాలనేది తెలుస్తుంది ఆ విధంగా వాయించినప్పుడు పాడే వ్యక్తికి కూడా చక్కగా పాడ్డానికి ఇదెంతో ఉపయోగపడుతుంది ఈ తబలా వాయిద్యమనేది ఆ విధంగా మరి ఇంకా నేర్చుకోవడానికి అయితే ఇష్టం ఉంది కానీ ప్రస్తుత పరిస్థితుల్లో సమయం అనేది ఉండట్లేదు కాబట్టి వీలైతే ఇంకా ఫ్యాడ్ నేర్చుకోవాలని ఉంది ఇంకా కీబోర్డ్ కూడా నేర్చుకుని ఒక మంచి సంగీతాన్ని వింటూ నేర్చుకుంటూ పాటలు పాడే వారికి వాయించడానికి మరి సహకరించాలనేది మా యొక్క అభిప్రాయమై ఉంది